మా సెకండ్ ప్రాడక్ట్ ఏంటంటే నేను పోకో మొబైల్ తీసుకున్నాను ఆ మొబైల్ తీసుకొని నేను ఇప్పటి రెండు సంవత్సరాలు పూర్తయింది కానీ ఏంటంటే ఆ మొబైల్ తీసుకున్నాక మంచిగా యూజ్ యూజ్ అయింది కొన్ని రోజుల వరకు కొన్ని రోజులు వరకు బాగానే వాడుకున్న తర్వాత లోపల ప్రొసెసర్ పోయింది ప్రాసెసర్ పోయినా కూడా దాన్ని నేలక్ లేకపోతే ఎక్కడైనా కొడితే కొద్దిగా వర్క్ చేసింది వర్క్ చేసింది తర్వాత ఏం జరిగిందంటే ఆ ప్రాడక్ట్ డైరెక్ట్గా స్విచ్ ఆఫ్ అయిపోయింది అనుకోకుండా నేను వాడుతున్నప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోయింది నాకు వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఆ మొబైల్ మంచిగా నచ్చి కొనుక్కుంటే పోకో మొబైల్ అది పాడైపోయింది ప్రాసెసర్ మళ్లీ నేననేది డబ్బులు లేవు లేక నేను బాగు చేయించుకోలేదు కొన్ని రోజుల వరకు కొన్ని నెలల వరకు తర్వాత మళ్లీ నాకు డబ్బులు వచ్చిన తర్వాత ప్రాసెసర్ వేయించుకున్నాను పొకో మొబైల్ ఎప్పుడు పాడైపోతుందంట తర్వాత నాకు తెలిసింది కొనుక్కున్న తర్వాత కానీ ఆ దిక్ పనిచేసినంత సేపు కూడా బాగా పని చేసింది బాగా నచ్చింది అది నాకు